ప్రపంచానికి టెక్నాలజీ వల్ల వాటిల్లే హాని ఏమిటి దాని హాని అనగా ప్రపంచంలో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అవుతుంది దినం ఇప్పుడు దినం ఇంక చూస్తే మనం టెక్నాలజీ పరంగా ఏమైనా హాని ఉందా అంటే ఉంది ఏఐ ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది దీనివల్ల ఫేస్ మాఫింగ్ అంటే ఒక్క వ్యక్తి శరీరానికి ఇంకొక వ్యక్తి ఫో ఫేస్ పెట్టడం ముఖాన్ని తగిలించడం అది ఒకందుకు హాని ఇంకపోతే బిలో ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది లోపల ఉన్న పిల్లలు ఏజ్ వాళ్ళు టెక్నాలజీకి వల్ల చెడు ఆలోచనలు లేదా చెడు మార్గం వైపు వెళ్లే ఛాన్స్ ఉంది దాన్ని ఎలాగ అతిక్రమించవచ్చు అంటే ముందుగా మొబైల్ ఫోన్స్ ఇవ్వడం ఆపాలి లైక్ అంటే ఇప్పుడు ఏదన్న నేర్పించాలి స్టడీకి సంబంధించింది కానీ అలా కాకుండా వాళ్ళకు అంటు ఫోన్ ఇచ్చి వీడియోస్ ఆర్ ఏదైనా సోషల్ మీడియా యాక్టివిటీస్లో పర్ఫామ్ చేయించడం కరెక్ట్ కాదు కంప్లీట్గా ఫోన్స్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఉదాహరణలో చెప్తున్నాము ఇంకా ఇంకా ఇక కొన్ని కొన్ని డ్యాన్సులు చేయించడం లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లేదా యూట్యూబ్ షార్ట్స్లో చూస్తే చిన్నపిల్లల్ని డ్యాన్స్ చేయించడం అది కూడా కైండ్ ఆఫ్ డిఫరెంట్ యాంగిల్లో సో అది వాళ్ళ మైండ్సెట్ చాలా డిస్టర్బ్ అవుతుంది అండ్ దట్స్ ఇట్